యోగా కేవలం ఒక రకమైన వ్యాయామం మాత్రమే కాదు అంతకు మించింది యోగా యోగశాస్త్రం యోగా అంటే యోగశాస్త్రం యోగా అంటే మన మనస్సులో మనం ఏకం అయిపోవడం మన ఆలోచనలన్నీ మన కంట్రోల్లో పెట్టుకోవడం యోగశాస్త్రం యోగా చేయాలంటే ఒక గురువు ఉండాలి ఆ గురువుకి యోగశాస్త్రం తెలిసి ఉండాలి యోగా మన ఇండియాలోనే పుట్టింది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చేరింది యోగాకి ఒక మంచి స్థానం ఉంది యోగా వరల్డ్వైడ్లో ప్రతీ ఒక్కరు నేర్చుకోవాలని అనుకుంటున్నారు యోగా చేయడం వల్ల మన మనస్సు నిర్మలంగా ఉంటుంది మన సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ని రెండింటిని ఒకే రకంగా చూసేలా చేస్తుంది అది కృష్ణుడు చెప్ అది కృష్ణుడు అర్జునునికి చెప్పాడు అట యోగా చేయడం వల్ల అనారోగ్యాలు ఏదైనా బాడీ పెయిన్స్ ఉంటే యోగా చేయడం వల్ల వెళ్ళిపోతుందట మన మనస్సు మన మనస్సుని కంట్రోల్లో పెట్టుకోవడానికి యోగా చాలా హెల్ప్ చేస్తుందట అహంకారం అంటే నేను నాది ఇది నీది కాదు నాది ఇలాంటివి ఆలోచనలు కూడా తగ్గించేస్తుందట బుద్ధిని కూడా మంచి చెడు తెలిసేలా చేస్తుందట యోగా యోగా చేయడం వల్ల మన ఆలోచన శక్తి కూడా పెరుగుతుంది ఏదైనా నెత్తి నొప్పి ఇట్ల ఏమైనా బాడీ పెయిన్స్ ఇట్లా ఏమైనా ఉన్నా యోగా చేస్తే తగ్గిపోతుంది యోగా ఇప్పటి నుంచే కాదు ఒక వెయ్యి సంవత్సరాల ముందటి నుంచే ఉంది మన శాస్త్రాల్లో కూడా చెప్తారు యోగా చేయమని యోగాలో పతాంజలి యోగా అని ఉంటుంది అందులో అష్టాంగ యోగా అని ఉన్నాయి ఆ అష్టాంగ యోగాలో మొదటిది యమా రెండవది సత్యం మూడొవది ఆసనా నాల్గవది ప్రసన్నా ఐదవది ప్రత్యాశ ఏడవది ధారణ ఎనిమిదవది సమాధి అందులో యమ యమ యోగా చేయడం వల్ల కోరికలు వంటి నెగిటివ్ థాట్స్ పాజిటివ్ థాట్స్ రెండింటినీ కనిపిస్తుంది నెగటివ్ థాట్స్ రాకుండా చేస్తుంది ఇందులో నాకు నచ్చినది ధ్యాన యోగా ధ్యాన యోగా అంటే మన ధ్యానంలో ఒక దేవుడిని ఆలోచిస్తూ ఆ దేవుడినే స్మరిస్తూ ఆ దేవుడి గురించే ఆలోచిస్తూ మనం ధ్యానంలో వెళ్ళిపోతాము ఆ ధ్యానం ఆ ధ్యాన యోగాలో మన సమయం ఎంత అవుతుంది సమయం ఈ సందర్భం వంటిది ఏదీ తెలియకుండా ఆ ధ్యానం చేయడంలో మనం మనసులో ఐక్యమైపోయి మనం ధ్యానంలో వెళ్ళిపోతాము ఆ ధ్యానం చేయడం వల్ల మనకి ఆకలి అంటే ఇక్కడ బయట ఏం జరుగుతుందో అదేం తెలవకుండా ఏమీ వినపడకుండా ధ్యానంలో వెళ్ళిపోతాము ఇంకొకటి లాస్ట్ది చాలా బాగుంటుంది సమాధి యోగా ఈ సమాధి యోగా కొందరే చేయగలుగుతారు మునులు అఘోరాలు వీళ్ళే చేయగలుగుతారు ఇలాంటి యోగా సమాధి యోగా అంటే దేవుణ్ణి ఒక దేవుణ్ణి పెట్టుకొని ఆ దేవుణ్ణి స్మరిస్తూ సమాధి యోగా అంటే తనని తానే సమాధి చేసుకోవడం ఆ యోగా కొందరు మాత్రమే చేయగలుగుతారు కొందరు ఋషులు యోగులు ఆ యోగులు అంటే సమాధి తన సమాధి తయారు చేసుకొని ఆ సమాధిలో ఉండి ఆ యోగా చేస్తూ తను తన దైవాన్ని స్మరిస్తూ ఆ సమాధిలోకి వెళ్ళిపోతాడు శాశ్వతంగా అంటే అది ఒక బిలీఫ్ అన్నమాట దేవుడు తనకి ప్రత్యక్షమై తనకు మళ్ళీ జన్మ లేకుండా చేస్తాడని నమ్ముతారు అది నిజమో అబద్దమో వాళ్ళకే తెలియాలి ఆ దేవునికే తెలియాలి కానీ యోగా మాత్రం ఈ దైవ నిర్ణయమే యోగా చేయడం వల్ల మన ఆరోగ్యం మంచిగా ఉంటుంది ఏ బాడీ పెయిన్స్ అయినా ఏం లేకుండా ఉంటుంది యోగా చేయడం వల్ల మన శరీరంలో ఉన్న ఐదు పంచభూతాలను కూడా చూసుకోవచ్చు అట మన శాస్త్రంలో కూడా ఉంటుంది యోగా చేయడం వల్ల మన పంచభూతాలు కంట్రోల్లోకి వస్తాయి అట యోగాలో చాలా ఉన్నాయి అవి తెలుసుకోవాలంటే యోగశాస్త్రం గురించి బుక్కులు చదవాలి అది చదవడం వల్ల మీకు కూడా తెలుస్తుంది యోగా అంటే ఏమిటో యోగాకి మన భారత దేశంలో చాలా పెద్ద స్థానాలు ఉన్నాయి యోగా చేయాలంటే కొందరు చాలా పెద్ద గురువులు కూడా ఉంటారు ఇప్పుడు ఫారెన్లో కూడా పెద్ద పెద్ద గురువులు ఉన్నారు యోగాకి చాలా పెద్ద ఫీజులు కూడా వేస్తున్నారు